నమస్కారమండి జాన్ గారు రమ్మన్నారంటండి సరే సరేండి వస్తాను ఉండండి బ్యాగ్ తీసుకుని వస్తున్నాను

ఏంటండి ఇది మాములుగా లీక్ అవుతున్నాయా విరిగిపోయిందా ఇదీ ట్యాంక్ నుంచి వచ్చే పైప్ అనుకుంటండి ఇది ఇది బీట వచ్చేసింది అరిగిపోయి అనుకుంట ఏదన్నా నొక్కేసో మరి గోడ నొక్కేసి ఏంటో మరి బీట వచ్చేసింది ఇది ఇదిగో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది చూసారా దీనిపైన ఒక ఒక మీటర్ మీటర్ వరకు కట్ చేసేయాలండి ఇది అంటే జాయింట్ ఉంది కదా చూసారు కదా జాయింట్ బాగాలేదు మళ్ళీ జాయింట్ దగ్గర కూడా పోతుంది సరేనండి సరేనా ఇంకేంటి అన్నారు డైరెక్ట్ వాల్ పెట్టేయమంటారా

అంటే ఇక్కడ చూసారు కద ఇక్కడ జాయింట్ దగ్గర మీకు ఒక సరే మళ్ళా జాయింటు దానితో పాటు వీ షేప్ ఒకటీని ఇంకొకటి ఎల్ షేప్ ఒకటి ఒక మీటరు పైపు పీవీపీ పైప్ ఉంటాయి కదండి పీవీపీ ఇవి అంటే కొంచెం మంచి రకమే తీసుకోండి అంటే ఎక్కువ కాలం ఆగేది మీకు దానికి అయి ఒక్కోటి పది ఇరవై ఐదు రూపాయలు చొప్పున మూడు డబ్భై ఐదు రూపాయలు మీటరుకి నూట డబ్భై రుపాయలు అవుతదండి దీనికి పైగా మీరు ట్యాప్లు రెండూని ఒక వాల్ అన్నారు దగ్గర దగ్గర ఒక ఐదొందల రూపాయలు అవుతుందండి ఒక మూడొందల రూపాయలు తీసుకుంటానండి చేసినందుకు ఇప్పుడు అంటే ఇప్పుడెళ్ళి తెచ్చుకుని వేసెద్దామండి అదీ ఈ పని మీదే వచ్చాను అవగొట్టేద్దామని అయి తెచ్చుకోండి కొంచెం ట్యాంకులో నీళ్ళు ఉంటే గనుక కొంచెం అవన్నీ తీసేసి పెట్టారా అంటే ఇక్కడ మొత్తం కొడతాం కదా మొత్తం అంతా కిందకి వచ్చేత్తది ఇందులో పట్టేసుకుంటే కొన్ని మీరు తరవాత వాడుకుంటాకైనా ఉంటాయి సిమెంటు కొంచెం సిమెంటు కూడా ఉంటే చూడండే అంటే కొడతాం కదా మొత్తం మళ్ళీ దాన్ని కూడా నేనే చేసి ఇచ్చేస్తాను మీకు మీరూ వెళ్ళి తెచ్చేస్తారా లేకపోతే డబ్బులు ఇస్తే నేనన్నా తెచ్చేస్తాను ఆ సరుకు ఆ పైపులు అవి పీవీసీ పీవీసీ పైప్ ఎల్ అండ్ బెండ్లు టీ బెండు అవి తెస్తాను ఒక ఐదొందలు వెయ్యండి ఇవ్వండి నేను తెచ్చాక మీకు బిల్లు చూపిస్తాను సరేండి